జలుబు పోగొట్టడానికి మా ఊరు అయినా తూర్పుగోదావరి జిల్లాలో సాధారణంగా వాడే గృహవైద్యాలు ఇప్పుడు నేను చెబుతున్నాను గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది గోరువెచ్చని పాలు తాగడం వలన ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది మిరియాలు మరియు తేనెతో కూడిన రసాయనాలు తాగడం వలన ఇది సీజనల్ ప్లూ మరియు జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది నిమ్మరసం మరియు తేనెతో కూడిన పానీయాలు తాగడం వలన శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది గోరు వెచ్చని నీటితో నోరు శుభ్రం చేసుకోవడం వలన నోటిలోని బ్యాక్టీరియాలను చంపడానికి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది గోరువెచ్చని నీటితో ముక్కు శుభ్రం చేయడం వలన ముక్కులోని చిక్కుకున్న శ్లేష్మాన్ని విడుదల చేయడానికి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది అదేవిధంగా పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినడం వలన కూడా శరీరానికి శక్తిని అందించడానికి మరియు జలుబు లక్షణాలను శ్లేష్మాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఇంకా విశ్రాంతి తీసుకోవడం వలన శరీరానికి కోలుకోవడానికి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇలాగా జలుబు లక్షణాలను తగ్గించుకోవడానికి మా తూర్పుగోదావరి జిల్లా అయినా జిల్లాలో గృహవైద్యాలు ఇలా ఉపయోగిస్తాము